చిత్తూరు జిల్లాలో జరుపుకునే ప్రధాన సంస్కృతిక పండుగలు కార్యక్రమాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా మతపర ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ పండుగలు కూడా చాలా ఉన్నాయి చిత్తూరు చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతరను చాలా వైభవంగా జరిపిస్తారు అందులో ముఖ్యంగా గంగమ్మను ప్రతి ఊరిలోను ప్రతిష్టించి వారి వారి ఊర్లో వారు ఆ యొక్క గంగమ్మను చాలా భక్తితో కాపాడుకుంటూ ప్రజలకు చాలా అన్నదానాలు ఇతర వస్తువులను కూడా అర్పిస్తూ సమర్పిస్తూ ఉంటారు మొదటి రోజున కావడులు ఇటువంటివి చాలా తీసుకుని వెళ్తారు మరుసటి రోజున అంబిలి అనేటటువంటి కార్యక్రమాన్ని ఆరంభించి ప్రతి ఒక్కరు ఇంటి నుండి వారి వారి ఊర్లలోని గంగమ్మ దగ్గరకు వెళ్ళి పెద్ద గుండాలో ఆ యొక్క అంబిలిని గంగమ్మకు సమర్పిస్తూ ఉంటారు వారి యొక్క మూఢ నమ్మకం ఏమంటే ఆ గంగమ్మ తల్లి ఆ యొక్క అంబిలిని తాగుతుంది అని అంతేకాకుండా వినాయక చవితిని కూడా చిత్తూరు జిల్లాలో చాలా వైభవంగా జరుపుకుంటారు బజాజ్ స్ట్రీట్లో పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టి అక్కడ ఉన్న ప్రజలకు అన్నదానాలు ఇతర పనులను కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అక్కడ వినాయకుని చేతిలో ఉన్న లడ్డును వేలం పాటుకు పాడి చాలా డబ్బులను చాలా డబ్బులకు ప్రజలు కొనుక్కుంటూ ఉంటారు